ఈ మధ్య రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాటికి చాలా కారణాలు ఉన్నాయి ఈమధ్య చూసుకున్నట్టయితే రైతులు ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు చాలా ఎక్కువ అయ్యాయి వాటికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పంట నాశనం కావడం లాంటివి లేదా డబ్బుకి సరిపోకపోవడం కావ కావడం ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి అయితే వాటికి సమాధానం సమాధానాలు కూడా ఉన్నాయి ఈమధ్య రైతుల ఆత్మహత్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి వాటిని తగ్గించడానికి మన దగ్గర చాలా విషయాలు కూడా ఉన్నాయి వాటిని చర్చించుకుందాము మనకి గవర్నమెంట్ నుంచి రైతు భీమా పథకం వస్తుంది కానీ అవి కరెక్ట్ టైంకి డబ్బులు అందనందు వల్ల లేదా ఆ డబ్బులు సరిపోనందు వల్ల రైతుల ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది రైతుల ఆత్మహత్యకు ఇదే కారణం కాకుండా ఇంకా పంట నాశనం కావడం లాంటివి జరుగుతున్నాయి ఉదాహరణకి ఫ్లడ్స్ రావడం కానీ ఇలాంటివి లేదా రైతుల పొలాలలో మందులు ఎక్కువ కొట్టడం వల్ల హై డోసేజు ఇవ్వడం వల్ల పంట నాశనం కావడం కూడా ఒక కారణం ఫ్లడ్స్ రావడం కానీ ఇంకా వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆ పంటను నాశనం అవుతుంది ఆ పంట నాశనం అయినందుకు రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వి ఇవి రైతులని ఆత్మహత్య చేసుకోవడం ఆపడానికి మన దగ్గర చాలా దారులు ఉన్నాయి ఉదాహరణకి ప్రభుత్వం నుంచి మంచి డబ్బుని రైతులకి అందజేయాలి అలానే కాకుండా రైతులకి సెల్ఫ్ అవార్నెస్సు లాంటివి స్కీములను పరిచయం చేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని వాళ్ళకి మనం చెప్పాలి ఈ విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు ఆషామాషీ కాదు వాళ్ళు లేనిది మనకి ఫుడ్డు రావడం చాలా కష్టం కాబట్టి రైతుల ఆత్మహత్యని త్వరలోనే అరికట్టాలి అలా చేయాలంటే ప్రభుత్వం నుంచి మనకు చాలా అవసరం ఉంది రైతులకు సంబంధించిన స్కీములు ప్రభుత్వం ద్వారా చాలా ఓపెన్ చేయించి వాళ్ళకి ఎప్పడికప్పుడు డబ్బుని అందజేసేటట్టు మనం చూసుకోవాలి ఇవే కాకుండా రైతుల దగ్గర సెల్ఫ్ ఎవారినెస్ స్కిముల లాంటివి ఓ వాళ్ళకి చెప్తూ ఉండాలి ఉదాహరణకి స్టూడెంట్సు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవద్దు చేసుకుంటే నష్టాలు ఎలా ఉంటాయి ఇప్పుడు వచ్చిన నష్టమే కాకుండా ఇంకా వాళ్ళు చనిపోతే ఇంకా నష్టం వస్తుంది అని వాళ్ళకు తెలియజేయాలి కాబట్టి ఇలాంటివి చాలానే వాళ్ళకి మనం చెప్పాలి మనమే కాకుండా స్టూడెంట్సే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవద్దు కరెక్ట్ టైంకి డబ్బులు వేస్తాము అని వాళ్ళకి చెప్పాలి ఇలా చెప్తేనే ఇలా రైతులకి స్టూడెంట్స్ కానివ్వండి చదువుకున్న వాళ్ళు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి అందరూ వాళ్ళ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా పంటను నాశనం కాకుండా చూసుకుంటారు ఒకవేళ అయినా సరే బాధపడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు కాబట్టి ప్రభుత్వం ద్వారా కూడా చదువుకున్న వాళ్ళ ద్వారా కూడా రైతులని ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాలి